స్కూల్లలో తెలుగు ఆంగ్లము గణితశాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం ఇవన్నీ బోధిస్తూ ఉంటారు టీచర్లు కూడా అందరితో బాగానే ఉంటారు కొంతమంది కొంతమందితో బాగోరు ఎందుకంటే ఎక్కువగా చదువుకునే విద్యార్థులతో బాగుంటారు తక్కువగా చదివే వాళ్ళని అంత పట్టించుకోరు తిడుతూ కొడుతూ అలా ఉంటారు కొంతమంది బా చదువుకున్న టీచర్స్ వస్తారు కొంతమంది బాగా చదవలేని వారు వస్తారు వాళ్ళు బాగా చదువుకున్న టీచర్స్ అయితే బాగా చెప్తారు కొంతమంది అయితే ఏమీ చదువుకుండా వచ్చేసి ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలీదు మాకు అర్థం కాని విధంగా చెప్తూ ఉంటారు